ఎవరు చెప్పండి ఆ అవునమ్మా చెప్పండి ఏం కావాలి మీకు చెప్పండి చెప్పండి ఎవరు సైన్ సైన్ సైన్స్ ఉంది టెక్నాలజీ ఉంది ఇంజినీరింగ్ చెయ్యచ్చు మ్యాథమేటిక్స్ ఉంది సైన్స్ తీసుకుంటే సీబీఎస్సీ చెయ్యచ్చు టెక్నాలజీ ఇంజినీరింగ్ చెయ్యచ్చు ఇంజనీరింగ్ తీసుకుంటే సీఎస్ఐ డిఆర్ డిఆర్డీ చెయ్యచ్చు ఐఎస్ఐ వారు రైల్వే ఎంప్ల పబ్లిక్ సెక్టార్ సెక్టార్ జాబ్స్ అన్నీ వస్తాయి మ్యాథమేటిక్స్ తీసుకున్నావంటే ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు కాలేజీలో మీకు ఏది కావాలో చెప్తే మీరు ఇంటర్లో ఏం చేసావు ఎన్ని మార్క్స్ వచ్చాయి

చేశారా వచ్చిందా ఓకే అమ్మ గుడ్ వన్ అదే మ్యాథమేటిక్స్ తీసుకున్నావంటే సెక్టార్లో జాబ్ వస్తాయి ఇంకా మంచి పబ్లిక్ జాబ్ అవన్నీ వస్తుంది టాలెక్స్ ఆ పోస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది మీరు చదువుకునేటప్పుడే మీరు చదువుకునే అప్పుడే ఆవైలబుల్ అవి అక్కడక్కడ కొన్ని కొన్ని పోస్ట్లు వేస్తూ ఉంటారు దానికి అప్లై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అవన్నిటికీ వెళ్తూ టచ్లో ఉన్నారంటే మీకు జాబ్ కంఫర్మ్గా వస్తుంది

ఓకే